అవునండి చెప్పండి చెప్పండి ఏంటండీ ఓకే అండి రండి ఎన్ని ఇయర్స్ ఉంటుందండి పాప ఇప్పుడు హాస్పిటల్లో పిల్లలకి లైక్ అన్ని వ్యాక్సిన్స్ వేయిస్తున్నారా వాళ్ళ హెల్త్ కండిషన్స్కి సంబంధించిన వ్యాక్సిన్స్ వేయిస్తున్నారా కరెక్ట్గా వేస్తున్నారా వేస్తలేదా అనేది జరుగుతుందండి రండి అది అది కూడా చూడచ్చు అంటే ఈ ఏజ్కి వాళ్ళు కరెక్ట్ హైట్ వాళ్ళు కరెక్ట్ వెయిట్ ఉన్నారా వాళ్ళకి తగ్గట్టు హైట్కి అలా అనేటివి చూస్తున్నారు తీసుకురండి ఈరోజు ఏ టైం వరకు వస్తారండి ఓకే అండి ఇంకా ఓకే అండి అయితే తనకి ఒకసారి టెస్ట్ టెస్ట్ చేయించండి వచ్చాక ఫస్ట్ నాకాడకి తీసురాకముందే ఫస్ట్ తనకి బ్లడ్ టెస్ట్ చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని రండి అయితే బ్లడ్ బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా వైట్ సెల్స్ ఏదైనా సెల్స్ తక్కువున్నా వీక్గా ఉంటారు పిల్లలు ఆ సెల్స్ని బట్టి మెడిసిన్ రాస్తాము అండ్ మెయిన్గా పిల్లలకి ఫ్రూట్స్ పెట్టండి డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ లిక్విడ్స్ ఫుడ్స్ పెట్టండి లిక్విడ్స్ లిక్విడ్స్ని మన ఫ్రూట్స్ని జ్యూసెస్ లాగా చేసి సిరప్స్ తీసుకోరు అదీ ఇదీ అంటే సిరప్స్ వేయాలి తప్పదు సిరప్స్ కంటే ఫ్రూట్స్ పెట్టండి బెస్ట్గా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్లా తినదు కాబట్టి వాటిని జ్యూస్లా కన్వెర్ట్ చేసి గ్లాసులో వేసి జ్యూస్ పట్టించి షుగర్కి బదులుగా బెల్లం బెల్లం అందుబాటులో ఉంటుంది కదా బెల్లంతోని వేసి తాగిస్తే పిల్లలకి హెల్త్కి మంచిది ఆలా చేస్తే పిల్లలూ హెల్త్గా ఉంటారు ఓకే మిగతావన్నీ మీరు థర్టీ మినిట్స్లో వస్తున్నానంటున్నారుగా రండి వచ్చాక మాట్లాడుకుందాం ఓకేనా అండి ఓకే అండి ఓకే